ప్లీజ్ టెల్ యువర్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ యూ హాడ్ విత్ యువర్ ప్రోడక్ట్ ఐ ఐ ఆమ్ ఇంప్రెస్డ్ ఇట్ ఇస్ గుడ్ ప్రోడక్ట్ ఇట్ ఇస్ వెరీ వెల్